చెప్పండి నమస్కారం

చెప్పండి ఓకే ఏంటి మీరు ఏ కాస్టలో తీసుకుంటారండి ఓకే

సార్ మీరు చెప్పిన ఇవి కావాలంటే మా షాప్లో వచ్చేసరికి ట్వంటీ టు థర్టీ థౌజండ్ వరకు కాస్ట్ పడుతుంది సార్ మీకు ఓకే అంటే మాత్రం మేము మాది ఖమ్మం ఖమంలో వచ్చేసి సంగీత మొబైల్ షోరూమ్ ఉంది కదా ఆ మొబైల్ షాప్ దగ్గరకి వచ్చేయండి ప్లస్ మీకు ఎక్స్ట్రా వచ్చేసి ఫోన్తో పాాటు మీకు బ్లూటూత్ బ్లూటూత్ కూడా వస్తుందండి లేదు వన్ ప్లస్ కంపెనీ బ్లూటూతే వస్తుందండి మీకు దాంతో పాట్ సేమ్ కంపెనీదే వస్తుంది ప్లస్ దాంతో పాటు మీకు ఫైవ్ థౌజండ్ వాట్స్ ఛార్జర్ ఒకటి వస్తుంది ఇంకా మీరు ఏమైనా మీ వీటితో పాటు ఏమైనా వస్తుందని చెప్పేసి ఏమైనా ఆసిస్తున్నారాండి ఫోన్ వచ్చేసి మన కెమెరా వచ్చి మెగా పిక్సల్ అండి అది చాలా బాగుంటుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ప్లస్ మా ఫోన్లో వచ్చి మనకి ఎయిటీన్ జీబీ సంథింగ్ అలా ప్లస్ ఉంటుంది సో మీరు ఫోన్ మొబైల్ తీసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు సో తక్షణమే మీరు ఏం చేస్తారంటే మన ఖమంలో ఉన్న సంగీత మొబైల్ షాప్ దగ్గరకి వచ్చేసేయండి ఇప్పుడు షాప్లోనే ఉన్నాము ఇప్పుడు వచ్చినా పర్లేదు లేకుంటే రేపు వచ్చినా పర్లే పర్లేదు అలాంటివి ఏమి రాలేదండి ఇవి జస్ట్ ఇప్పుడు కొత్త స్టాక్ వచ్చింది కాబట్టి ఇంతవరకే మా షాప్లో ఉన్నాయండి అడ్రస్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మన ఖమ్మం కొత్త బస్టాండ్ బొమ్మన సెంటర్లో ఉంటుందండి ఫస్ట్ గల్లి సెకండ్ షాపు పాత బస్టాండ్ నుండి రైట్ సైడ్ అండి అవునండి వరంగల్ రోడ్ సైడ్ ఓకే అండి